చేపల వేట గురించి మాట్లాడాలంటే సముద్రంలో చేపల వేట ఎలా చేస్తారంటే మాకు దగ్గరలో సముద్రం ఉంది అక్కడ జాలర్లు వేటకు వెళ్ళాలి అంటే నాటు పడవలు ఉపయోగిస్తారు డీజిల్ ఆయిల్ వీరికి సరిపడే ఆహారాన్ని సమకూర్చుకుంటారు వేటకు వెళ్తే కనీసం వారం రోజులు సముద్రంలోనే ఉంటారు అన్ని పట్టిన తర్వాత వాళ్ళు ఒడ్డున తీసుకు వచ్చి ఒడ్డున వేలంపాట వేస్తారు మరికొన్ని

వేటకి వెళ్ళాలంటే ముందు డీజిల్ని సమకూర్చుకోవాలి తర్వాత వీటి గురించి అన్ని వాళ్ళు చూసుకుని ఆహారము ఆయిలు అన్నీ సమకూర్చుకున్న తర్వాత వీళ్ళు వేటకు వెళ్తారు పట్టిన చేపలను ఒడ్డుకు తీసుకు వచ్చి ఒడ్డును వేలంపాట వేస్తారు మరికొన్ని దగ్గరలో మార్కెట్లో వివరిస్తారు విక్రయిస్తారు సమీపంలో కొన్ని పెద్ద చేపలని మార్కెట్లో వచ్చి చీరాల పేరాల ఒంగోలు బాపట్ల నిజాంపట్నం రామపురం ఓడరేవు మార్కెట్లో విక్రయిస్తారు తర్వాత వచ్చి మరికొన్ని వచ్చి మెరైన్ పరిశ్రమకు అయినటువంటి రొయ్యల చేపల ఫ్యాక్టరీస్కి తరలించి అక్కడ నుంచి హైదరాబాద్ మద్రాస్ బెంగుళూర్ విదేశాలకు ఎగుమతి చేస్తారు ఇలా చేపల పరిశ్రమ ఇలా కొనసాగుతుందని తెలియపరుస్తున్నాను